ప్రెజర్ కుక్కర్ అనేది కరెక్ట్ స్టవ్ మీద వండుతారు స్లో కుక్కర్ అంటే కరెంటు కుక్కర్ ఈ రెండిటిలో రెండు ఒకటే కానీ అది స్టవ్ అది కరెంట్తో ఉపయోగిస్తారు ఇదేమో స్టవ్ మీద ఉపయోగిస్తారు రెండిటిలో రైసు వండుతుంది

అందులో వాటర్ సేమ్ వాటర్ వేస్తారు అండ్ బియ్యం కూడా సేమ్ వేస్తారు కాకపోతే తొందరగా అయిపోతుంది ప్రెజర్ కుక్కర్ కరెంట్ కుక్కర్ కూడా తొందరగా అయిపోతుంది రైస్ అనేది కూడా బాగుంటుంది